స్టార్ స్పోర్ట్స్లో నేను క్రికెట్ చూస్తాను కానీ మొన్న మన ఇండియా ఓడిపోయింది వరల్డ్ కప్ ఓడిపోయింది నాకు ఘోరంగా బాధ ఉంది కాకపోతే ఫస్ట్ క్రికెట్ అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు గ్రౌండ్ క్లీన్ చేసుకోవాలి తర్వాత బ్యాట్స్ కావాలి బాల్ కావాలి ప్లేయర్స్ కావాలి వాళ్ళంతా టెన్షన్ టెన్షన్తో ఉంటారు విన్ అవుతామా విన్ కామా అని అంతా భయం భయంతోనే ఉంటారు వాళ్ళింకా మనకేమి అనిపిస్తుంది మనం కొట్టాలి కొట్టాలి కొట్టాలి సిక్స్ కొట్టాలి ఫోర్ కొట్టాలి బౌండరీ దాటుతుంది బాల్ వాళ్ళు కొడితే కాకపోతే బౌలింగ్స్ వేరే వేరే ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఇప్పుడు ఇలా బౌలింగ్స్ వేస్తే ఇప్పుడు వాళ్ళకు ఇంకా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎప్పుడైనా మన ఇండియా వాళ్ళు విన్ చేద్దామనే చూస్తారు కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఎలా ఇప్పుడు మనం విన్ కాలే విన్ కాలే అనె బాధకైనా వాళ్ళు విన్ చేస్తారు కంపల్సరీ కాకపోతే అదేమవుతుంది అవుట్ అయినా అవుట్ కావచ్చు మనం వాళ్ళని తిడతాము కావచ్చు తిట్టినా కానీ మనకేమీ వాళ్ళు ఏం బాధపడరు ఇంకా వాళ్ళు చేసే పని మన ఇండియాని గెలిపిద్దాం గెలిపిద్దాం గెలిపిద్దాం అనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు మొత్తం మనం ఇప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా అంత ఎంకరేజ్ మనకు ఇంకా ప్లేయర్స్ ఇంకా కొట్టాలని చూస్తారు కాబట్టి వాళ్ళని తిట్టడం వాళ్ళని చేయవద్దు వాళ్ళు ప్లేయర్స్ అంటే వాళ్ళొక గాడ్స్ మనకి ఆర్మీ వాళ్ళు ఎలాగో వీళ్ళు అలాగే సేమ్ ఇక ప్లేయింగ్ అంటే అది ఒక వాళ్ళు ఎన్ని చేతులు విరిగినా కానీ ఎన్ని కాళ్ళు విరిగినా ఎన్ని విరిగినా కాని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇంజ్యూర్డ్ని దిగి వేరే వాళ్ళని పెడతారు అసలు ఘోరమైన క్రికెట్ అది క్రికెట్ సిక్స్ మనకిప్పుడు సిక్స్ అంటే బౌండరీ ఇలా బాల్ ఇలాగా అది గ్రౌండ్ మీద పోవాలి సిక్స్ అంటే మీదికి పోవాలి మీదికి వెళ్ళి బాల్ బౌండరీ అవతల పడాలి అంత ఉంటుంది కాకపోతే మన ఇండియా వాళ్ళు అంటే ఇంకా విరాట్ కోహ్లీ ధోని ఉన్నప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంకా చాలా బాగా చేస్తున్నాడు ఇంకా మంచి మంచి ప్లేయర్స్ రావాలని కోరుతున్నాము మేము